నాకు ప్రసెంట్ నేను ఉద్యోగం అంటూ ఏమి లేదు నా చదువు గురించి అంటే నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సో హైదరాబాదులో టూ ఇయర్స్ ఎంబీఏ చేశాను నాది ఎంబీఏ ఫినాన్స్ సో టూ థౌసండ్ సెవన్ సెవంటీన్ నుండి టూ థౌసండ్ నైన్టిలో నా స్టడీ అయిపోయింది